ప్రస్తుతం మారుతున్నటు వంటి ఈ సమాజంలో కళాకారులకు ప్రాధాన్యత అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికి ప్రస్తుతం ఉన్న కారణం ఈ అన్నీ మొత్తం ఆన్లైన్లో ఫోన్లు ఫోన్లు యూట్యూబ్ వాట్సాప్ ఇలా అన్నీ మొత్తం టెక్నాలజీ అప్డేట్ చెందడం వల్ల కళాకారులకు ప్రాధాన్యత అనేది చాలా వరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు మొత్తం ఆన్లైన్ ద్వారా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి మొత్తం దాని కోసం కళాకారులకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం లేదు